మనుషులు ఎప్పుడైనా తమ మూలలను మళ్ళీ కనెక్ట్ కావాలనుకుంటే నేటికి అదే ఆదరించే మీ మూలాలు జ్ఞాపకాల గురించి మీరేం గుర్తిస్తున్నారు అంటే నేను గుర్తించేది అంటే నేను ఎప్పుడైనా నా చిన్ననాటి కాలాన్ని ఇష్టపడతాను ఎందుకంటే నాకు తెలియకుండా నేనెన్నో కొన్ని పనులు చేసి ఉంటాను అయినా మా తల్లితండ్రులు చిన్నతనంలో తనకు తెలియని పనులు చేస్తుందిలే అని వదిలేస్తూ ఉంటారు అప్పటికాలంలో నేను నా స్నేహితులతో ఊరంతా తిరిగి కర్ర బిళ్ళ ఆట ఆడి లింగోచ్ అని తాడట అని నైట్కి ఎప్పుడో వచ్చి పడుకుంటుండే అప్పటికి మా తల్లితండ్రులు ఏమి అనకపోయేవారు ఎందుకంటే చిన్నపిల్ల కదా ఆడుకొనిలే ఏ పనులు చే ఏం చేసేది అని ఉంటుండే ఇంకా మన అమ్మవాళ్ళు మన పెద్దమ్మ వాళ్ళు ఇంటికొచ్చినప్పుడు మనకు చిన్నపిల్ల కదా అని పది వంద రూపాయిలు ఇస్తుండు ఇస్తూ ఉంటుంటారు మనం దాంతో తీస్కొని నిమ్మ గోళీలని చెక్కర బిళ్ళ అని కొని కొనుక్కొని సం సంతోషంగా తినుకుంటూ ఆడుకుంటూ మన స్నేహితులకు పంచుకొని మనం మన స్నేహితుల ఇంటికెళ్ళి తింటుంటాం చిన్నతనం అనేది ఎంతో అమూల్యమైన సమయం ఎందుకంటే చిన్నతనంలో తెలియని చిలిపి చిలిపి పనులు చేస్తూ మన అమ్మ వాళ్ళకు చిలిపి చిలిపి జ్ఞాపకాలను మిలిగిస్తాం మనం ఇంకా అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు అయితే మనకు కొత్త బట్టలు కొనిస్తే పండగలకి మనం ఎంతో సంతోషంగా ఆ బట్టలు వేస్కొని అద్దం ముందర పోయి ఆటాడుకుంటూ మా అమ్మమ్మ తెచ్చింది మా తాత తెచ్చింది అని మన ఫ్రెండ్స్కి చెప్పుకుంటూ సంతోషపడుతుంటాం ఇంకా బాబాయి వాళ్ళు పిన్ని వాళ్ళకు మనకు షాప్లో ఎమన్నా కొనిస్తే దాని గురించి చిన్న చిన్న సంతోషాలను అనుభూతిస్తూ మనం సంతోషంగా గడిపేవాళ్ళం చిన్నతనం అనేది అందరికి చాలా ఎంతో అమూల్యమైన సమయం